ఇంటి పేరు ఇంటి పేరు మార్పించడానికి నా ఆధార్ కార్డ్ ఫోటో అమ్మాయి ఆధార్ కార్డు ఫోటో పాన్ కార్డు రెండు ఫోటోలు రెండు స ఫామ్ ఫిల్ చేసి ఆఫీస్లో ఇచ్చాను దరఖాస్తు ప్రారంభించి సంబంధిత దశలు అవసరమైన పత్రాలు మరియు ప్రమాణ అర్హత ప్రమాణాలు పరిశోధించాలి అని మీ ఉద్దేశాన్ని పంచుకోండి